నా దగ్గర అలాంటి పుస్తకం ఉంది నేనెన్నిసార్లు చదివినా ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది ఆ పుస్తకం చదివినప్పుడు నా మనసుకు చాలా హాయిగా ఉంటుంది చాలా సంతోషంగా కూడా ఉంటుంది ఆ పుస్తకం చాలా హాస్యంగా ఉంటుంది ఆ కదేమిటంటే పరమానందయ్య ఏడుగురు శిష్యులు కథ చాలా హస్యంగా హస్యపూర్వకంగా ఉంటుంది అది చదివినప్పుడు చాలా మనసుకి హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుండి పరమానందయ్య శిష్యుల ఎర్రిబాగుతనం దానిలో ఉన్ చదువుతున్నప్పుడు చాలా హాస్యంగా ఉంటుంది వారి ఏరుగురు ఏడుగురు చేసే హాస్య సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది ఆ హాస్య సన్నివేశాలను మన నిత్య జీవితంలో కొన్ని భిన్నంగా ఉన్నట్టు మనకి అనిపిస్తుంది అందువల్ల ఆ కదలు చదివినప్పుడు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది నాకు